హలో ఇంతకు ముందు నేను మీ ఆటో ఎక్కానండి అక్కడ ఫోన్ పే కూడా చేశాను ఇదే నంబర్కి ఆ నెంబర్ చూసి కాల్ చేస్తున్నాను బస్టాండ్ దగ్గర దిగాను కదా అది బా బ్యాక్ సీట్లో నాది వ్యాలెట్ మర్చిపోయాను అండి రెడ్ కలర్ ఉందేమో చూడండి ఒకసారి ఉందా నాదేనండి అది వాలెట్ కావాలి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నారో చెప్తే నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను లేదంటే నేను మా హాస్టల్ అడ్రస్ చెప్తాను మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి కాల్ చేస్తారా అడ్రస్ చెప్తాను మైత్రి లేడీస్ హాస్టల్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ లక్ష్మిపురం సర్కిల్ దగ్గర మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి కాల్ చేశారంటే నేను వచ్చి తీసుకుంటాను సేమ్ నంబర్ ఇది నా నా నంబరే ఒకసారి కాల్ చేయండి మీరు లక్ష్మి పురం సర్కిల్లో అపోలో ఫార్మసీ ఉంటుంది అపోలో ఫార్మసీ దగ్గరకి వచ్చి ఒకసారి కాల్ చేశారంటే నేనొచ్చి తీసుకుంటాను ఓకే థ్యాంక్స్